తిరుపతి బెంగళూరు చెన్నై గుంటూరు విజయవాడ హైదరాబాద్ గోవా ముంబై కోల్కత్తా ఢేల్లీ డెహ్రాడూన్ కాశ్మీర్ భోపాల్ రాజమండ్రి హుబ్లీ కేఆర్ పురం హెబ్బాల్ మడివాలా ఎలెక్ట్రానిక్ సిటీ తిరుమల రేణిగుంట కాళహస్త్రి వల్లివేడు కాణిపాకం ప్రకాశం ఒంగోల్ వరంగల్ శ్రీకాకుళం వైజాగ్ మొగల్తూర్ పాలకొళ్ళు